టూరుకు బయటికి ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామనుకు వెళ్దామని అనుకుంటున్నాను ఇంటిలో వాళ్ళం కూడా కలసి అందరం బయటి వాళ్ళం ఇంటిలో వాళ్ళం ఫ్రెండ్స్ సర్కిల్ కలసి బయటికి పోదామని అనుకుంటున్నాను దానికి వెహికల్ ఒకటి పెద్దది కావాలి టవేరా వస్తుందా మరి దాంట్లో అందరం పట్టాలి అందరం కలసి బయటికి వెళ్తే పెద్దది ఉండాలి కదా దానికి కిరాయి ఎంత డబ్బులు అవుతాయి దా ఎప్పుడు వస్తుంది మరి మేము రెడీ అయ్యి ఉండమంటారా మేము అందరం కలసి పోయేటట్టు రెడీ అయ్యి ఉంటే వచ్చి తీసుకు వెళ్తుందా దానికి ఎన్ని డబ్బులు అవుతాయి చెప్పగలరా మా పిల్లలు మేము ఇంటిలో వాళ్ళం యారాళ్ళము అందరం కలసి బయటికి పోదామని అనుకుంటున్నాము అందరం పట్టడానికి కావాలి పెద్దది వెహికల్ కావాలని అందరం కలసి పోతే బాగుంటుందని కోరుకుంటున్నాము కార్ ఏజెన్సీకి ఫోన్ చేయగలరా మాకు చెప్ మాకు కావాలి కార్ పంపిచండి ప్లీజ్ దయచేసి కార్ కావాలి అందరం బయటికి వెళ్దామని రెడీ అయ్యి కూర్చున్నాము